మీరు హెల్త్ కేర్ వర్కరా అండి అయితే పాస్ట్ ఫైవ్ డేస్ నుండి నాకు కొంచెం ఇట్లా కడుపులో కొంచెం నొప్పిగా మరియు కడుపులో కొంచెం ఇట్లా తిప్పినట్టు మరియు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్నాయి సో రీజన్ ఏమిటో చెప్పగలరా కొంచెం మీరు అంటే రీసెంట్గా నేను ట్రైన్ జర్నీ చేశానండి నిజాంబాద్కి ఓకే ఓకే చెప్పండి ఓకే చెప్పండి ఓకే అంటే తిన్న తర్వాతా అండి తినకముందా అండి ఓకే ఓకే అవును ఓకే మీరు ఇప్పుడు ట్యాబ్లెట్స్ అన్నారు కదా ఆ ట్యాబ్లెట్స్ అంటే ఎలాగా వాడాలండి అంటే ప్రిస్క్రిప్షన్ రాసిస్తారా అండి

ఓకే అయితే ఇదే అండి మెడికేషన్ కోసమే మీకు ఫోన్ చేశాను సరే ఓకే అండి మీరు అడ్రస్ చెప్పగలరా అండి కొంచెం సరే అండి ఓకే అండి థ్యాంక్ యూ